అవును నేను చాలా పుస్తకాలను చదివాను అది కూడా తెలుగు భాషలో చదివాను కాని నన్ను ముఖ్యంగా ప్రభావితం చేసిన పుస్తకం ఏది అన్నట్లైతే వివేకానందుడు రాసిన జీవిత చరిత్ర అని చెప్పొచ్చు ఆయన యువకులారా మేలుకోండి ఆనే పుస్తకం నన్ను చాలా ప్రభావితం చేసింది మన దేశానికి యువకులే రైతు ఎలా వెన్నెముక అలా యువకులల చాలా ముఖ్యమైనవారు ఎందుకు అనగా యువకులు తలచుకుంటే ఎదైనా చేయవచ్చును అది ఎలాంటి విషమైనా యువకుల ద్వారానే నెరవేరుతుంది కావున దేశానికి యువకులు చాలా ముఖ్యమైనవారు ఆ యువకులులారా మేలుకోండి అనే పుసకంలో నేను చాలా చదివాను అది నా జీవితానికి చాలా ఉపయోగపడింది కావున నేను దినిని చెప్పినందుకు ఇక్కడ చాలా సంతోషిస్తున్నాను